పంటల ఉత్పాదకత అంటే ఫస్ట్ వరిని వరి వరి సాగుకై ఫస్ట్ వరిని మన వడ్లని నానబెట్టి వాటిని దు మంచిగా దున్ని నా దున్ని దున్నిచ్చి వాటిలో నీళ్ళు మంచిగా చేసిన వడ్లు చెక్కి పెట్టిన దాంట్లో నాటు వేయడము నాటు వేసి వరి నాటు వేసి వాటిని పెరు వాటి పెరుగుదలకై మనం గడ్డి మందుని గానీ అలాగే పురుగు మందు యూరియా లాంటివి మా మధ్య మధ్యలో చల్లుకుంటూ వాటిని పే వాటిని వరి సాగు పద్దతిలో వాటిని భాగంగా చేసుకుంటూ వెళ్తే వరి చాలా బాగా పండుతుంది వాటిని వాడకపోవడం వల్ల ఏందిఅంటే పురుగు పురుగు పట్టడం వరి సాగు తగ్గిపోవడం అలాగే పంట నష్టం రావడం జరుగుతుంది పంట నష్టం రాకుండా ఉండాలంటే గడ్డి మందును ఆరు మాసాలలో వరి మన చేతికి వస్తుంది కాబట్టి ఆరు నెలల్లో మన చే మన మనకు డబ్బులు వస్తాయి వరి వల్ల మనకు సాగు ఉంటుంది కాబట్టి ఆరు నెలల్లో కనీసం రెండు మూడు సార్లయినా వాటిని చల్లుకుంటూ వరి సాగుకై వాటిని వాడడం వల్ల మనకి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే వాటిని మెరుగు పరచడానికి ఈ పద్ధతులు మేము యూరియాని వాడుతూ మనం పంట పురుగులు ఎలుకలు అలాంటివి రాకుండా ఎట్లాంటివి మధ్యలో ఎట్లాంటి డిస్టబెన్సెస్ లేకుండా మంచి మంచి దిగుబడి రావాలంటే పంట మంచి లాభం రావాలంటే వీటిని వాడుతూ ఉండాలి మెరుగైన ఆహార నిల్వ పిరు పురుగు మందుల ఎరువులు ఎరువులు వాడకం వల్ల పంట మంచి లాభమోస్తుంది మధ్య మధ్యలో కలుపు కూడా చేయాలి గడ్డి కలవడం వల్ల ఏందంటే చిత్తడి లేకుండా గడ్డి లేకుండా పంట మంచిగా పండుతుంది గడ్డి ఉండడం వల్ల ఏంది అంటే పంట వరి చెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది వరి చెట్లు పడిపోకుండా మంచి బలంగా నిలవాలంటే నిలబడాలంటే వరి పక్కన గడ్డి లేకుండా వాటిని గడ్డి మందు చల్లుకుంటూ కలుపు కలుపు రెండు మూడు సార్ల క వరి కలుసుకుంటూ ఉండాలి దాని వల్ల పంట లాభం ఉంటుంది